నేను స్వయంగా రన్నింగ్ చెయ్యలేనప్పటికీ రైల్ రన్నింగ్ స్ప్రింట్ ఇంటర్వెల్ వంటి ప్రత్యమ్నాయ రన్నింగ్ వర్క్ అవుట్లు ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు ఎంతగానో సహాయపడ్డాయి రన్నింగ్ వర్క్వుట్స్ మరియు వాటి ప్రయోజనాలు ట్రైల్ రన్నింగ్ ప్రకృతిలో రన్నింగ్ చెయ్యడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది స్ప్రింట్ ఇంటర్వెల్స్ తక్కువ సమయంలో అధిక క్యాలరీలు ఖర్చవుతాయి రన్నింగ్ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు హృదయ ఆరోగ్యం పడుతుంది కార్డియో వాస్కులర్కు ఎండ్యూరెన్సెస్ పెరుగుతుంది మెంటల్ హెల్త్ బూస్ట్ స్పైక్స్ తగ్గించడం డోపమైన్ సెరిటోనిన్ లెవెల్స్ మెరుగుపరచడం బరువు తగ్గడంలో సహాయపడుతుంది షార్ట్ బర్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మోకాలు మరియు ఎముకల బలహీనత తగ్గిస్తుంది క్రమంగా ఎముకులు దృఢ పెరుగు ఎముకుల దృఢత్వం పెరుగుతుంది